నమస్కారము అండి మేనేజర్ సుభాష్ గారు నేను సుందర్రావు కే నేను మీ సంస్థ నుండి సుందర్రావు కే అనే పేరుపై ఆర్డర్ చేసాను ఆర్డర్ను అందచేయబడినది అని నేను నోటిఫికేషన్ సెప్టెంబర్ ఇరవైఎనిమిదినా ఒక నోటిఫికెషన్ అందుకున్నాను అయితే నేను ఇప్పటికి ఆ ఆర్డర్ను అందుకోలేదు నేను నా ఇంటి లోపల మరియు బయట ఆ ఆర్డర్ను కోసం చూశాను కానీ దాన్ని కనుగొనలేకపోయాను నేను నా పొరుగు వారితో కూడా మాట్లాడాను కానీ వారికి కూడా అది కనిపించలేదు నేను ఈ ఫిర్యాదును చేస్తున్నాను ఎందుకంటే నేను నా ఆర్డర్ను అందుకోవడానికి డబ్బులు చెల్లించాను కానీ నేను నా ఆర్డర్ను అందుకోలేకపోయాను నేను నా డబ్బును తిరిగి పొందాలని అనుకుంటున్నాను మీరు దయచేసి ఈ సమస్యను పరిష్కరించడంలో నాకు సహాయం చేయగలరని కోరుకుంటున్నాను నేను ఈ సమస్యను త్వరగా పరిష్కారం కోసం ఎదురుచూస్తున్నాను ధన్యవాదాలు